కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మా ప్రాంతంల్లో మా ప్రయాణాల్లో చాలా పర్యాటకాన్ని ఎదురుకున్నాం ప్రభావితం చేసింది మాకే కాదు చాలా మందికి చాలామంది బాధపెట్టారు చాలామంది ప్రాణాలు పోయాయి చాలా విపరీతమైన బాధను అనుభవించారు ఈ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఒక తల్లం పెట్టి తన్నాలి అనిపించేది అలా ఉండేది దానివల్ల చాలా భయం అమ్మో బయటికి అడుగెట్టాలా ఇంట్లో ఎవరికి ఎలాగుందో ఎవరికి ఎలా ఉందో ఎవరికి కోవిడ్ నైన్టీన్ ఉందో లేదో నా పిల్లలు నా భర్త నా అమ్మ నాన్న నా అత్త మామ నా దగ్గర వా అందరూ ఎలా ఉంటారో అనొక భయం చాలా దారుణంగా ప్రాంతాల్లోనే ప్రయాణాలు కూడా మానుకుని ఇంట్లోనే ఉన్నాము